నేను నా ఆధార కార్డ్ నంబరును సరిచూసుకోలేదు దానిలో కొన్ని తప్పులు కారణంగా నేను పెట్టుకున్న సబ్సీడీ ప్రాసెస్ కానందుకు బాధపడుతున్నాను నేను ఇప్పుడు నా ఆధార్ను నవీకరించాను కాబట్టి మీరు దయచేసి నా నవీకరించిన ఆధారును పరిగణలకు తీసుకొని నాకు రావలసిన నా సబ్సీడీని ప్రాసెస్ చేయమని మీకు సందేశం పంపిస్తున్నాను